తెలంగాణ యాసలో మాట్లాడతారు అదయితే ఆంధ్రప్రదేశ్లో అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ ఆంధ్రప్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో మాట్లాడే తెలుగే కానీ డిఫరెంట్ ఉంటుంది తెలంగాణలో ఉన్న తెలుగు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటుంది తెలంగాణాలో యాసతో మాట్లాడతారు అంటే ఒక మాటలో సగం మాట వేరుగా ఉంటుంది అది తెలుగులోనేమో మీరు సప్పోజ్ మీరు తిన్నారా అన్నదానికి తిన్నారా అని తెలంగాణలో మా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే తెలంగాణలోనేమో యాతుమ్ మీరు తిన్నారా తిన్నారా అని సగం భాష కట్టయినట్టు ఉంటుంది తెలంగాణ యాస యాస మీన్స్ సో మన చిన్నప్పటినుంచి వంచిన నుడికారాలు తెలుగు పలుకుల నుంచి వచ్చేవే అన్నమాట అలా సగం సగం మాట్లాడు తూ ఉంటారు తెలంగాణ అండ్ తె రాయలసీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలం తే తే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కూడా కొన్ని రాయలసీమలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని రకాలుగా తెలుగు ఉంటుంది కొంతమంది ఒక ప్రా ఉండే ఉండే ప్రాంతాలను బట్టి కూడా వాళ్ళ యొక్క యాస అయినా భాష వేరుగా ఉంటుంది అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క క్కొ చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్ర ప్రజంట్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో అన్నంని భోజనం చేశారా అన భోజనం చేసారా అని అడ అని ఆంధ్రప్రదేశ్లో అడుగుతారు అదే తెలంగాణలో అన్నం చే తిన్నారా భోజనం తిన్నారా అన్నం తిన్నారా అని అడుగుతారు కొంతమం ఆంధ్రప్రదేశ్లో అన్నం అంటారు భోజనం అంటారు ఇక్కడ బువ్వా అంటారు ఇలా ఒక్కొక్క పల్లె ప్రాంతంలో ఒక్కొక్క పదాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఇటు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నుడికారాలు ఆం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నుడికారాలు వాక్యాలు పలుకులు అన్ని వేరుగా ఉంటాయి అండ్ తెలంగాణలో ఉన్న నుడికారాలు వాక్యాలు పేర్లు అన్ని వేరుగా ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి తెలుగు తెలంగాణా తెలుగు భాషని కాపాడడం అంటే అంత పెద్దగా ఏమీ లేదు మన వేరే వేరే దేశాల నుంచి అయినా వేరే వేరే రాష్ట్రాల నుంచయినా తెలుగు నేర్చుకోవడానికి చాలామంది ఈ చాలా ప్రో చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు చాలా రకాలుగా ప్రోత్సహిస్తున్నారు మనల్ని కూడా వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి చాలా మంది వాళ్ళ యొక్క తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మన తెలుగులో ఉన్న సా మా తెలుగు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని వాళ్ళు కూడా తెలుగు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు కూడా తెలుగులో రచనలు సా రచనలు కావ్యాలు పాటలు వంటివి చాలా పాడుతున్నారు ఈ విధంగా తెలుగును కాపాడడానికి జనం ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క పుట్టుకనుంచి వచ్చిన భాషను మాట్లాడడమే చాలా ప్రా వా మాట్లాడితేనే వాళ్లు కాపాడినట్టు పెద్దగా ధ రా ధర్నాలు రా రాస్తారోకోలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క భాషని వాళ్ళు చిన్నప్పడినుంచి నేర్చుకున్న భాషనే వాళ్ళు జనాలతో మాట్లాడితే బాగుంటుంది కొంతమంది సం వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వెళ్ళినప్పుడు వేరే భాషలో మాట్లాడితే సరిపోతుంది అక్కడే మాట్లాడాలి తప్పదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న రాష్ట్రంలోనే ఉన్న ఊరిలోనే కావాలని హిందీలో తెలుగులో మా హిందీలలో ఇంగ్లీష్లలో వేరే లాంగ్వేజ్ వేరే భాషలో మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడటం వల్ల వచ్చిన వాళ్ళకు తెలుగు చిన్న పిల్లలికీ తెలుగు రాకుండా పోతుంది వాళ్ళు ఏమో వేరే ది వేరే కంట్రీస్ లాగా అనుకొని అక్కడ తెలుగు అనేది అంతరించిపోతుంది తెలుగు అనే భాషని మనమే మనం మాట్లాడకుండా మనం తక్కువ చేసుకుంటే వేరే వేరే భా దేశం వాళ్ళయినా వేరే రాష్ట్రం వాళ్ళయినా మనల్ని సరిగ్గా గౌరవించరు అందుకే మనం ఉయ్ ఆర్ టు స్పీ ఉయ్ ఆర్ మీరందరూ మాట్లాడాలి అందర్నీ మాట్లాడించాలి మనం పుట్టి ఈ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు మన పిల్లలకి పుట్టే పిల్లలకే నేర్పిస్తున్నారు ఫస్ట్ ఓ ఫస్ట్ నేర్పించేది ఆంగ్లము లేకపోతే హిందీ ఈ రెండు భాషలు నేర్పిస్తున్నారు ఈ రెండు నేర్పిస్తే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా బతకాలనుకుంటున్నాను కానీ వాడు పుట్టుక నుంచి వచ్చిన తెలుగు భాషని మాత్రం వాడికి నేర్పించట్లేదు వాడు పెద్దయిన తర్వాత ఏమవుతాడు ఏంచేస్తాడు అని కూడా ఎవరితో ఏ ఏ ఎట్లా బతకగలడు ఉన్న ఊర్లో వాడు సరిగా మాట్లాడి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేకపోతే వేరే వేరే దూ రాష్ట్రాలు దేశాలకి వెళ్ళి వెళ్ళి వాడేం ఏం చేసినా ఎంత లాభం ఉంటుంది ఎంత లాభం ఉండదు మన ఇంట్లో ఉన్నవాళ్ళతో మనమే మనఃశాంతిగా ప్రశాంతంగా తెలుగులో మాట్లాడితేనే కదా మన ఏదైనా మన కి మన యొక్క బ్బా ఇబ్బందులైనా మన యొక్క ఆనందాలు కష్టసుఖాలు అన్నీ మనం జీ పుట్టుకతో వచ్చిన భాషతోనే ఇంద అందరితో పంచుకుంటే చాలా ఆనందంగా సా అందంగా ఉంటుంది ఎంత బాధలయినా ఎన్ని కష్టాలు సుఖాలు అనేవి మన మన పుట్టుకతో వచ్చిన భాష అంటే మనం జ మనం మన అమ్మ ఎట్లా జన్మనిచ్చిందో అలాగే భాషతో పాటు మనం అన్నిటిని నేర్చుకోవాలి అలాగే తెలుగు తెలుగు యొక్క ఓ గొప్పతనాన్ని చాలా అప్పట్లో చాలా మంది కవులు చెప్పారు సినారే అండ్ కాలోజీ ఇలా చాలా మంది చాలా రచనలు చేశారు తెలుగులో సంస్కృతంలో ఉన్న వాక్యాలనన్నిటినీ తెలుగులో చాలు చాలా అనువదించారు ఇలాగే రామాయణాన్ని అండ్ భా మహాభాగవతం భా భారవ మహాభారతం ఇలాంటివి చాలా కావ్యాలు కూడా తెలుగులో వాళ్ళు రచించారు మనకి తెలుగు వాక్యాలలో చూస్తే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ యాస యొక్క పద్యాలు తెలంగాణ యా యాస యొక్క గద్యాలు పద్యాలు ప పాటలు అన్నీ తెలంగాణ యొక్క మాటలో ఉన్న నుడికారాలు అన్నీ తెలంగాణలో యొక్క పాఠ్యపుస్తకాలలో కనిపిస్తాయి అదే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే పోతే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఆంధ్రా ఆంధ్రాలో ఉన్న తెల మా తెలుగుతల్లి జన్ మా తెలుగుతల్లి అండ్ రా జనగణమన ఇలాంటి చాలా తెలుగులో ర చాలా రచించ రచనలు చాలా ఉ ఉన్నాయి చాలా జరుగుతూ ఉంట చాలా విన్నాము మనం కూడా మనం తెలుగుతోపాటు తెలుగుతోపాటు తెలుగులో పాటలు మా ఉండే పాటలు పద్యాలు గేయాలు కూడా నేర్చుకోవాలి మనం వందే భారతంని తెలుగులో అనువదించుకొని ఎట్లా పాడుతున్నామొ జన సాయంత్రం పూట స్కూ ప పాఠశాలలో సాయంత్రం పూట పాడే జనగణమన కూడా అన్నీ జనగణమన కూడా ఇవన్నీ కూడా తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి మన యొక్క జాతిని స మన యొక్క జాతి ఐక్యతను కాపాడడానికే ఈ తెలుగు అనేది తెలంగాణ తెల తెలంగాణలోనేమో జయహే జయ జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం అనే పాడతారు ఆంధ్రప్రదేశ్లో ఏమో వందేభారతం అని పాడతారు జన జయ జయ జయ తెలంగాణా జయ మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా క మా కన్నతల్లికి మంగళ హారతులు అని ఇలా గేయాలు పద్యాలు ఉంటాయి ప్రతీరోజు ప్రతీ పాఠశాలలో అండ్ మా ఉదయం సాయంత్రం ప్రతీరోజూ ఉంటుంది ఈ ప్రార్థన మనం మన యొక్క తెలుగు యొక్క భాషను ఎంతగా నింపామ్ మనం ఎంతగా గౌరవిస్తే మన మన మనం మన భాషను ఎంతగా గౌరవిస్తే మన ఇతరులు మన భాషని ఇంకా గౌరవిస్తారో మనం ఫస్ట్ మనం గౌరవించాలి అందరికీ చెప్పాలి అందరికీ నేర్పేయాలి మన బాధ్యత తెలుగు తెలం తెలుగులో మనం పుట్టాం కాబట్టి మనం బాధ్యతగా మనం అన్నిటిని మన మనం నిర్వర్తించి వేరే వాళ్ళకు కూడా నేర్పాలి తెలం తెలంగాణలో చాలా మంది తెలంగాణలో చాలామంది తెలంగాణ యాస మాట్లాడతారు తెలంగాణ ఆంధ్రా బోర్డర్స్లో ఉన్నవాళ్ళు కొంత కొంచెం తెలంగాణలో కొంచెం ఆంధ్ర మరియు ఆంధ్రాలో మాట్లాడతారు వాళ్ళుకొం రాయలసీమలో ఉన్నవారు వాళ్ళ యొక్క స్లాంగ్ వాళ్ళ యొక్క భాష యొక్క ప్రాముఖ్యతను బట్టి వాళ్ళు మాట్లాడతారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అటు ఖమ్మం అండ్ తిరుపతి సైడ్ ఏమో వాళ్ళు కొంతమంది కా చెన్నై బోర్డర్లు చెన్నై తమిళనాడు చెన్నై బోర్డర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తెలుగు కొంచెం వేరుగా ఉంటుంది ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా వే తెలుగు అనేది మాట్లాడ్డం వేరుగా ఉంటుంది జనం మనం తెలుగు మాట్లాడే మనం తెలుగు మా మాట్లాడే దాన్ని బట్టి పక్కన వాళ్ళు కూడా మనల్ని చూసి ఇంకా వాళ్ళింకా మాట్లాడాలని ప్రయత్నించాలి మనం ఏం మాట్లాడకుండా మన యొక్క జ మన యొక్క పుట్టుకతో వచ్చిన భాషని మనం మర్చిపోతే వేరే వాళ్ళు కూడా మనల్ని రాం రానీయరు మనం ప్ర మనం అప్పట్లో హైడ్రా అప్పట్లో హైదరాబాదులో ప్రతీ షాప్ ముందు తెలుగు బోర్డులు తె ఇంగ్లీషులో రాసుండేవి ఏ ప్రోడక్ట్లు అయినా ఏ ప్రోడక్ట్స్ అయినా ఏ యొక్క వ సామాను షాప్స్ ముందు అయినా అన్ని బోర్డ్స్ ఇంగ్లీషులో బోర్డ్స్ రాసి ఉండేవి పేర్లు అవి చదువుకున్న వాడికి అంటే గ్రాడ్యుయేషన్స్ అయిన పీపుల్స్ స్టడీ పీపుల్స్ ఎవరికయినా అవి అర్థమవుతాయి కానీ చదువుకోని వాళ్ళకి తెలియదు కదా అప్పట్లో చదువుకున్న వాళ్ళకి తెలియదు కద తెలుగులో రాస్తేన కొంతమందికి తెలుస్తుంది అనే గవర్నమెంటు బ్యాన్ చేసి తెలుగుని వ ప్రతీ షాప్ ముందు తెలుగులో రాయాలి పేర్లు తెలుగు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ తీ త్రీ లాంగ్వేజస్ను కంపల్సరీ రాయాలి అండ్ బస్లో కూడా బస్ బోర్డ్స్ అయినా ఏమైనా తెలుగులో రాస్తారు ఎందుకంటే మనం తెలుగులో ఉన్నాం తెలుగు వాళ్ళకి ఎక్కువ అప్పట్లో చదువుకున్న చదువుకోకపోయినా కొంతమందికి తెలుగొస్తుంది కాబట్టి తెలుగులో మాట్లాడతారు ఈ విధంగా ఈ విధంగా తెలుగు గురిం తెలుగులో అప్పట్లో మన తెలుగును కాపాడాలని చాలా నినాదాలు జరిగాయి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినప్పుడు కూడా మన తెలుగు యొక్క గొప్పదనం తెల తెలుగు వారి యొక్క గొప్పతనం తెలియకపోయేది తెలుగు గురించి ఎవరికి తెలియకపోయేది తెలుగు మా తెలుగులో మాట్లాడాలని తెలుగులో రాయాలని తెలుగువారి యొక్క ఆ ఉనికి కూడా ఎక్కడా లేకపోయేది అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు అప్పట్లో ఉన్న ఎంతో మంది పౌరులు మన తెలుగును వాళ్ళు ఎంతో పోరాడి తెలుగు భాషను సంపాదించి మనకు మనకు వ మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని స్థాపించి మన యొక్క తెలుగు వాళ్ళమని రాష్ట్రానికి దేశానికి ఖ్యాత్ బెట్టి చూపారు అందుకు మనం గర్వకారణంగా మనం నీ చేయాల్సిన పె పెద్ద పెద్ద ఏ పెద్ద పెద్ద అంటే సహాయాలు ఏమీ లేవు మనం మన యొక్క భాషని మనం గౌరవించి మన యొక్క భాషని కాపాడి మనం మంచిగా మాట్లాడితే మనం మనని మాట్లాడడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మన భాషని గౌరవించి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి ఇతరు ఇతరులతో పాటు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ముగిస్తున్నాను